నేను నా గోల్ రిచ్ కావడానికి బీబీఏ అనే గ్రూప్ తీసుకున్నాను డిగ్రీ చేస్తున్నాను ఇప్పటికైతే నేను ఇంటర్లో కూడా సీఈసీయే తీసుకున్నాను ఇది ఇది సీఈసీ పైననే బీబీఏ అనేది రెండు కంపేర్ చేసుకుంటే రెండు సేమ్ ఉంటాయి అట్లాగే నేను రెండు సీఈసీ చేసి బీబీఏ చేయడానికి కారణం ఏంటంటే నేను బీబీఏ చేసి మంచిగా ఎంబీఏ చేసి మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాను నేను మంచి స్థాయిలో ఉండడానికి ఈ బిబిఏ గ్రూప్ తీసుకున్న ఇంకా బీబీఏ గ్రూప్ చేసినాక ఎంబీఏ చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఏది మనం ఏది చేసుకోవాలి అనుకున్నా కూడా ఎంబీఏ చదవడానికి బీబీఏ చదివాను కాబట్టి మంచిగా చదువుకోవచ్చు నాకు ఆ లక్ష్యంతో నేను మంచిగా బీబీఏ తీసుకున్నాను ఇప్పుడు నేను నెక్స్ట్ ఎంబీఏ తీసుకుని మంచి స్థాయిలో ఉంటాను ఒక మంచి ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను మంచి ఉద్యోగం అంటే ఎలా అంటే ఆ ఉద్యోగం మంచి శాలరీతో మంచి ప్యాకేజీతో ఉండాలి అలాంటి అలాంటి ఉద్యోగం నేను సంపాదించుకుంటాను ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకున్నది నా లక్ష్యంతో ఇంకా ఇంకా అలాంటివి సాధించడానికి నేను చాలా చాలా ప్రేరణ తీసుకుంటున్నాను వాటిని సాధించడానికి నన్ను

ఇట్లా అనుకుంటున్నా నేను కాబట్టి నేను మంచిగా చదువుకుంటున్నాను ఎందుకంటే మంచి స్థాయిలో ఉండాలంటే నేను మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండి మంచిగా నా ఫ్యామిలీని కూడా ముందుకు నడిపించాలి అనుకుంటున్నాను కానీ నా కుటుంబ సభ్యులు అందరు నాకు మంచిగా హెల్ప్ చేస్తారు సహాయం చేస్తారు వాళ్ళు ఎట్లా అంటే నేను ఇప్పుడు బీబీఏ తీసుకొని ఎంబీఏ అబ్రాడ్ వెళ్ళి చదువుతాను బయట దేశం వెళ్ళి చదువుతాను అంటే కూడా వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకునే తీరులో ఉంటారు ఎందుకంటే వాళ్ళు చాలా మంచిగా హెల్ప్ చేస్తారు ఇంకా నాకు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళ అర్థం చేసుకోగలుగుతారు నేను ఇంత చదువుతాను అంత చదువుతాను అంటే మా మా ఫాదర్ మా డాడీ మా నాన్నగారు కూడా ఆయన కూడా సేమ్ ఎడ్యుకేటెడే ఆయన కూడా మంచిగా చేస్తాడు అర్థం చేసుకోగలుగుతాడు కాబట్టి నేను బీబీఏ తీసుకొని మంచిగా చదువుకోగలుగుతున్నాను ఇంకా నేను ఫ్యూచర్లో మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండి నా ఫ్యామిలీని ముందరికి నడిపి ఇంకా మంచిగా చేస్తాను ఎందుకంటే నా ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు ఇంకా ఫ్యూచర్లో నేను ఎప్పుడైతే నేను పెళ్ళి చేసుకుంటానో నేను పెళ్ళి చేసుకున్నాబోయే వ్యక్తి కూడా నేను మంచి సజెషన్స్ ఇస్తాను ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన మంచి స్థాయిలో లేకపోతే నేను హెల్ప్ చేస్తాను ఆయనకి ఎట్లా ఎట్లా చదవాలి ఎట్లా జాబ్ కొట్టాలి ఇలాంటివి నేను హెల్ప్ చేస్తాను ఆయనకి మంచిగా హెల్ప్ చేసి ఇవన్నీ హెల్ప్ తీసుకుంటాను కాబట్టి నేను బీబీఏ తీసుకున్నాను ఇంకా మా పేరెంట్స్ కూడా నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తారు మా డాడీ మా మమ్మీ అందరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు అట్లా నేను మంచిగా చదువుకోగలుగుతున్నాను ఇంకా మేము చాలా కింది స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము మా దగ్గర పైసలు కూడా ఉండవు కానీ మా మమ్మీ ఏదో వర్క్ చేసి కూలి పని చేసి పైసలు కట్టగలుగుతుంది అట్లాగే మా డాడీ కూడా మా కోసం చాలా కష్టపడుతున్నారు మేము ఇంత కష్టపడుతున్నాము కాబట్టి మాకు ఇవన్నీ వస్తున్నాయి ఇలాంటివి చాలా అయినాయి కాబట్టి నేను మంచి స్థాయిలో ఉండి వాళ్ళలాగా నేను కూలి పని ఇవి చేసుకోవద్దు కాబట్టి నేను మంచి లక్ష్యాలు పెట్టుకుని ఇవన్నీ చేయాలనుకుంటున్నాను వాటిని సాధించాలి అనుకుంటున్నాను మంచి ప్రేరణ కావాలి నాకు అని అనుకుంటున్నాను ప్రేరేపించేది ఏమిటంటే నాకు ఎట్లా ఎట్లా ఉన్నా కూడా ఫ్యూచర్లో ఒక అనాధలాగా లేకపోతే పైసలు లేని వ్యక్తిలాగా నాకు బతకాలని లేదు మంచి స్థాయిలో ఉండాలని ఉంది నాకు అట్లనే నేను బతకాలనుకుంటున్నాను ఇంకా మంచి స్థాయిలో వెళ్ళి మంచిగా ఉండాలనుకుంటున్నాను ఎట్లా అంటే నేను పెళ్ళి చేసుకునే వ్యక్తి వ్యక్తి కూడా మంచి స్థాయిలో ఉండాలని నాకు ఉంది ఇట్లాంటి మంచి ఏమంటారు లక్షణాలు నాకు ఉన్నాయి ఆకాంక్షలు ఉన్నాయి ఇంకా నేను ఇప్పుడు పని చేస్తుంది కూడా దాని కోసమే ఇప్పుడు దాని కోసం నేను ఇప్పుడు కష్టపడితే ఎప్పుడైతే మనం కష్టపడతామో అప్పుడే మనకి సుఖం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచిగా మంచి స్థాయిలో నేను ఉండగలుగుతాను అనే నమ్మకం నాకు వస్తుంది అలాంటి మా పేరెంట్స్ కూడా నాకు మంచిగా సహాయం చేస్తు మంచిగా ఎట్లాంటి విషయంలో కూడా నాకేం తక్కువ చేయకుండా ప్రసెంట్ కూడా నేను ఒక హాస్టల్లో ఉండుకుంటా మంచిగా బతుకుతున్నాను వాళ్ళు ఫుడ్ మంచిగా పెట్టకపోయినా ఇక తప్పదు ఎందుకంటే మనం అనుకున్న స్థాయిలో మనం ఉండాలంటే మనం ఎట్లా ఉన్నా కూడా మంచిగా మంచిగా మంచి స్థాయిలో ఉండాలి అలాంటిది ఇప్పుడు వద్దు అని మనము అడ్జస్ట్ కాకపోతే అది కష్టం కాబట్టి ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉండాలి అనుకుంటున్నాను ఇలాంటి లక్షణాలు ఇలాంటి ఇలాంటి వ్యక్తిగత నాకు ఉంది కాబట్టి ఇలాంటివి సాధించాలని నాకు మంచి ప్రేరణ ఉంది అన్ అంతే